నేను చేసే చిరుతిళ్ళు చాలా ఉన్నాయి పానీ పూరి ఇది చాలా ప్రసిద్ధ చిరుతిండి గోధుమ పిండితో చేసిన పూరీల్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిరపకాయ మసాలాల మిశ్రమం చేసి వేయిస్తారు అలాగే పూరి ఇది కూడా చాలా ప్రసిద్ధ చిరుతిండి గోధుమ పిండితో చేసిన పూరిలను నూనెలో వేయించి దానికి ఉప్పు పంచదార వేసి తినవచ్చు లేదా పూరిల్లో మాంసం కూరగాయలు పప్పు వంటివి వేసి నింపి కూడా వేయించవచ్చు అలాగే బజ్జి ఇది ఒక మసాలా చిరుతిండి బంగాళదుంప క్యారెట్ బటానీలు ఉల్లిపాయ వెల్లుల్లి మసాలాలో చేసిన విశ్రమాన్ని నూనెలో వేయిస్తారు ఇది కేవలం కొన్ని చిరుతిళ్ళు మాత్రమే భారత దేశంలో ఇలా చాలా అనేక చిరుతిళ్ళు ఉన్నాయి పూరి వంటకం చేసే పద్ధతి ఏంటి అంటే పూరికి కావలసిన పదార్థాలు గోధుమపిండి రెండు కప్పులు నీరు సరిపడా తీసుకోవాలి అలాగే ఉప్పు తగినంతగా ఉండాలి నూనె వేయించడానికి తయారీ విధానం ఏంటి అంటే గోధుమ పిండిలో ఉప్పు కలిపి బాగా కలపాలి కొద్ది కొద్దిగా నీరు కలిపి మెత్తటి పిండిని తయారు చేయాలి పిండి ఇరవై నిమిషాల పాటు పాకం పట్టాలి పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీలుగా చపాతీగా వడ్డించాలి పూరీలను నూనెలో వేయించి ఉప్పు పంచదార వేసి వడ్డించాలి ఈ వంటకం చాలా సులభం కొన్ని నిమిషాల్లో రుచికరమైన పూరీలు తయారు చేయవచ్చు